నాకు అత్యంత మరపురాని యాత్ర అంటే మేము చిన్ననాటిగా ఉన్నపుడు మేము మా కుటుంబ సభ్యులం మా కొంత మంది స్నేహితులము వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఒక యాత్రకి వేళ్ళాము అదెక్కడికి అంటే తిరుపతి శ్రీశైలం యాదగిరిగుట్ట అన్నీ కలిపి ఒక ఒక యాత్రలా చేసాము మేమందరము ఒకరోజు నైట్ జస్ట్ ఊరికే ముచ్చట్లు పెట్టుకుంటూ అనుకున్నాము యాత్రకి వెళ్దామా అని మా నాన్నగారు వచ్చి ఆ వెళదాము వెళదాము అనేసరికి అందరమూ తొందరగా తయారయ్యాము మూడు రోజులు తర్వాత మేము అనుకున్న మూడు రోజుల తర్వాత మేము పోవాలని నిర్ణయించుకున్నాము అప్పుడు మొదట ఒక బస్సు పెట్టారు మా కుటుంబ సభ్యులం మా స్నేహితులం అందరం కలిసి వెళ్ళాము ఒకరోజు నైట్ మొదలయ్యాము ఇంటి దగ్గర నుంచి అప్పుడు నైట్ అంతా జర్నీ చేసి ఇంక అలిసిపోయాము మొదట రోజు మరుసటి రోజు మేము అందరం కలిసి శ్రీశైలంలో చేరుకున్నాము శ్రీశైలంలో చాలా అద్భుతంగా ఉంది మేము పోగానే దూలదర్శనం చేసుకుని మళ్ళీ సాయంకాలం మళ్ళా స్నానాలు చేసి మళ్ళా దర్శనం చేసుకున్నాము అక్కడ మేము చిన్న పిల్లలం కాబట్టి ముందర ఉన్న బొమ్మలు అన్ని చూసి చాలా ఆనందించాము మా నాన్న గారు నాకు బొమ్మలు కూడా కొని ఇచ్చారు మా తమ్ముడికి కొని ఇవ్వలేదు మా తమ్ముడు చాలా ఏడ్చాడు ఇంకా మేము అందరం కలిపి ఆ బుగ్గలు అవన్నీ ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న గదికి వెళ్ళి అందరమూ బట్టలు మార్చుకుని మళ్ళా స్నానాలు చేసి తిరుపతికి బయలుదేరాము తిరుపతికి బయలు దేరేటప్పుడు అక్కడ నుండి ట్రైన్లో వెళ్ళాము ఆ ట్రైన్లో మొదట మేము అందరం పడుకున్నాక మా ఒక స్నేహితురాలు వాళ్ళ మమ్మీ బ్యాగ్ పోయింది అంటే దాంట్లో గొలుసులున్నాయి బంగారపువి ఇంకా అందరం చాలా కంగారు పడ్డాము అప్పుడు ఒక ఒక వ్యక్తి తీసుకొచ్చి తీసుకోండి ఒక దొంగ మీ సంచిని తీసుకుని వెళ్తున్నారు నేను చూసి కనిపెట్టి తీసుకొచ్చాను వాడిని కొట్టి అని చెప్పారు మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము ఇంకా మేము అతనికి ధన్యవాదాలు చెప్పి అతనికి కావల్సినవి అన్నీ ఇచ్చాము అక్కడ నుంచి ట్రైన్లో మేము వెళ్ళి ట్రైన్లో ఉన్నప్పుడు చాలా సంతోషించాము అంటే పాటలు పాడుకున్నాము అంతాక్షరి ఆడుకున్నాము మా పిల్లలం అందరమూ కలిసి డ్యాన్సులు వేసాము మా పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించారు ఇంకా అక్కడ నుండి వెళ్తుండగా ట్రైన్లో భోజనం చేసాము కానీ అది అంతగా బాగా లేదు మా స్నేహితురాలు ఒక ఆమెకి అయితే వామిటింగ్లు కూడా అయ్యాయి ఒక అతనికి జ్వరము వచ్చింది ఇంకా అందరమూ మంచిగా ఉన్నాక తిరుపతికి చేరుకున్నాము తిరుపతిలో చాలా అద్భుతంగా ఉంది చాలా మంది జనాలు ఉన్నారు అందరూ తోసుకుంటూ తోసుకుంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాము ఇంక అది అయిపోయాక మళ్ళీ వచ్చేటప్పుడు పక్కనే లోటస్ టెంపుల్ అని ఒకతను చెప్పాడు బాగుంటుంది వెళ్ళండి అన్నారు అప్పుడు మేము ఆ గుడికి కూడా వెళ్ళాము అక్కడ చాలా అద్భుతంగా ఉంది మేము చాలా ఆనందించాము అన్నీ లైట్లు అవన్నీ ఉండేసరికి మా రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అలాగ అక్కడ అన్నదానము ఉంటే అక్కడ తినేసి బయలుదేరాము ఇంక అక్కడ నుండి మా స్నేహితురాలు వాళ్ళ అమ్మగారు చెప్పారు కాణిపాకం చాలా బాగుంటుంది అక్కడ చాలా విశేషమైన విషయం ఉంటుంది వెళదాము మనము అంటే మేము కూడా వెళ్ళాము అక్కడ చాలా బాగుంది చెట్లు పుట్టలు అనేవి చాలా ఆస్వాదించుకున్నాము అక్కడ ఉండే చల్ల గాలి ఆ నీరు మాకెంతో నచ్చింది అక్కడ దేవుడిని దర్శించుకొని మా పిల్లలం అందరము చాలా ఆనందిస్తూ ఉరుకుతూ ఉన్నాము ఇంకా అక్కడ చాలా కోతులు ఉన్నాయి మేము అందరమూ ఆటలు ఆడుకుంటుంటే అక్కడొక కోతి మమ్మల్ని వెంట పడింది అప్పుడు ఫుల్ ఏడ్చాడు మా తమ్ముడు ఇంక అక్కడ నుంచి వెళ్తూ మేము యాదగిరి గుట్ట వెళ్ళాము యాదగిరి గుట్టకి వెళ్ళాక అక్కడ జింకటేశ్వర అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి చిన్నగా ఉంది మేము మొదట అదే యాదగిరి గుట్ట అనేమో అనుకున్నాము దాని తర్వాత కొంచం లోపలికి వెళ్తే అక్కడ లక్ష్మి నరసింహ స్వామి ఉన్నారు చాలా బాగా నచ్చింది మాకు అందరికి అంటే మేము ఎప్పుడు లక్ష్మి నరసింహ స్వామిని చూడలేదు మొదట వెంకటేశ్వర స్వామిని చూసే మేము యాదగిరి గుట్ట అనుకున్నాము ఇంకా అక్కడ కూడా మేము చాలా ఆనందించాము అంటే అక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి చూసే ఇంకొంచెం ముందుకు రాగానే సురేంద్రపురి అని ఒక గుహలా ఉంది అది ఏంటోలే మనకి ఎందుకు అనుకున్నాము కానీ కొంచెం లోపలి వెళ్ళి చూస్తే చాలా బాగుంది రకరకాలమైన శిల్పాలు ఆ పాములు అన్నీ బొమ్మలతో కట్టారు అంటే అన్నీ సిమెంట్తోనే విగ్రహాలు కట్టారు ఎంత అదృష్టం దక్కిందో మనకి అవి చూడడానికి అని అన్నారు మా తల్లితండ్రులు అవి చాలా బాగున్నాయి అంటే మనం వాటిని చూస్తూ మనకి తెలియని చరిత్ర మొత్తం తెలుసుకునేలా ఉన్నాయి ఇంకా అందులో ముఖ్యంగా పాముల ప్రదేశం ఉంది అది చూసి మా స్నేహితురాళ్ళు అందరు భయపడ్డారు నేనూ భయపడ్డాను చాలా ఏడ్చాను అందులో ఆమ్మో నిజం పాములేమో అనుకున్నాము కాకపోతే అవన్నీ సిమెంట్తో కట్టిన పాములని మేము వచ్చాక మా మా నాన్నగారు చెప్పారు ఇంకా మా అన్నయేమో అవి రియల్ పాములు అని చెప్పి మమ్మల్ని భయపెట్టాడు ఇంకా మీరందరూ పాములు తొక్కారు పాములు మీ వెంబటి వస్తాయని అని మమ్మల్ని చాలా భయపెట్టాడు కానీ అతను నవ్వుకున్నాడు దాని తర్వాత అక్కడ నుంచి బయటి వస్తే మాకందరికీ చాలా ఆకలిగా ఉంది ఆయాసం అవుతోంది అలిసిపోయాము హోటల్కి వెళ్ళే సమయం కూడా లేదు ఇంకా మా ఆంటీ తెచ్చిన మా పిన్నిగారు తెచ్చిన టమాటా పచ్చడి ఉంది దాంట్లోకి ఏముందా అని చూసేసరికి గట్టి రొట్టెలు ఉన్నాయి ఇంక మేము అందరం ఆకలితో ఆ రొట్టెల్ని చాలా ఆవేశంతో తిన్నాము అంటే ఆ సమయాన అవి కూడా మాకు చాలా అమృతంలా రుచిగా అనిపించాయి పిల్లలు అందరూ ఒకే దగ్గర చేరి ఉంటే ఎక్కువ తింటామా అంటే మనకి అలా ఎక్కువ తినాలి అనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువ తిన్నాము అలా మా స్నేహితురాలికి అవి నచ్చకపోతే బిస్కట్ ప్యాకెట్లు కొనుక్కుని తిన్నాది కాకపోతే తిన్నాక కూడా వెమ్మటే వామిటింగ్ అయ్యింది ఇంక అక్కడే ముందరలో చాలా బొమ్మలు ఉన్నాయి మా నాన్నని మళ్ళీ బొమ్మలు అడిగాను తిట్టాడు ఆల్రెడీ శ్రీశైలంలో ఇప్పించాను కదా మళ్ళీ ఎందుకు అని కానీ నాకు ఆ బొమ్మలు చూస్తే ఎందుకో కొనాలనే ఉంది చాలా ఏడ్చాను మా మమ్మీ కూడా తిట్టింది తర్వాత మా బాబాయ్ గారొచ్చి ఆ బొమ్మలు ఇప్పించారు నేను చాలా ఆనందంగా అనుకున్నాను ఇంకా అన్నింటి కంటే నాకు సంతోషమైన విషయం ఏంటి అంటే నాకు ఒక్కదానికి ఇప్పించారు మా అన్నతమ్ముళ్ళకి అక్కచెల్లెళ్ళకి ఎవరికీ ఇప్పించ లేదు కాబట్టి నేను వాళ్ళ ముందు ఊరికే చూపించుకుంటూ ఆడుకున్నాను కాకపోతే మా అన్న వచ్చి అది విరగొట్టాడు ఇంకా నేను అలానే ఏడ్చుకుంటూ ఊరుకున్నాను ఇంక ఆడుకున్నాం అందరం కలిసి దాని తర్వాత అదే గుళ్ళో ఒక దగ్గర చివరిలో లడ్డూ లైన్ ఉంది మేమందరం కావాలి లడ్డూ అని చెప్తే మా నాన్న గారు వెళ్ళారు కానీ అక్కడ లైన్లో చాలా మంది ఉన్నారు కాబట్టి మా నాన్న గారు మా అమ్మ గారిని తోలారు అందరూ ఆడవాళ్ళే వెళ్ళారు ఆడవాళ్ళ లైన్ చాలా తక్కువ ఉన్నాది అక్కడ మేము లా మా అమ్మగారు లడ్డూలు తీసుకుని రాగానే అన్ని పాకెట్స్ గుంజుకుని పట్టుకున్నాం సడన్గా కోతి ఉరికి వచ్చి నా మీద పడింది అప్పుడు నేను చాలా ఏడ్చాను అంటే కోడి కో కోతి మీద పడ్డది గీకుతుందేమో అని కాకపోతే మా చుట్టు మా మావాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి దాన్ని హడలించారు కానీ అప్పుడు చాలా భయపడ్డాను నేను అల్లుకుపోయాను ఇంకా అసలు హా ఆ రాత్రంతా నాకు మరపురానిదంటూ ఇంకేం యాత్రా లేదు ఇప్పటికీ చాలా యాత్రలు పోయాను కానీ ఇది మాత్రం చాలా నచ్చింది అంటే అన్నీ అన్నీ నాకు గుర్తుండేలా చేస్తుంది ఎందుకో తెలీదు కానీ ఎంతైనా చిన్ననాటి స్నేహితులతో పోయినంత ఎప్పుడు పోయినా ఉండదు ఇప్పుడు చాలా యాత్రలకి పోతాము బట్ అప్పుడు వెళ్ళిన యాత్రే మనకి చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది ఎప్పటికీ మరచిపోలేము నాకు అత్యంత మరపురాని యాత్రంటే ఆ యాత్రే అసలు జీవితంలో మర్చిపోలేను ఎందుకో ఏంటో తెలీదు కాని